హలో హలో మ్యామ్ మ్యామ్ కొంచెం నా సీట్ చేంజ్ చేస్తారా మ్యామ్ మ్యామ్ నా పక్కన ఒక అంకుల్ కూర్చున్నారు మ్యామ్ నాకు అసలే బస్సు పడదు వామిటింగ్ సెన్సేషన్లా ఉంది ప్లస్ అతని దగ్గర నుంచి కొంచెం స్మెల్ వస్తుంది మ్యామ్ అర్థం చేసుకోండి మ్యామ్ అంటే స్మెల్ అంటే అలా అని కాదు నాకు అది వామిటింగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మ్యామ్ కూర్చునే ఉన్నాను కానీ కొంచెం నా ప్రాబ్లమ్ కూడా అర్థం చేసుకోండి మ్యామ్ అంటే కూర్చున్న వాళ్ళ సీటే ఎక్స్చేంజ్ ఇయ్యమనండి మ్యామ్ నాకు కొంచెం విండో సీట్ ఏమైనా ఇస్తే బాగుంటుంది మ్యామ్ లేకుంటే లేకుంటే నా పక్క ఆ అంకల్నే కొంచెం నాకు విండో సీట్ అన్నా ఇవ్వమనండి మ్యామ్ నా వల్ల మళ్ళ ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది పడతారు మ్యామ్ వామిటింగ్స్ ఏమన్నా క్రియేట్ అయినాయ అంటే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా మ్యామ్ నేను అడగడం కంటే మీరు అడిగితేనే ఇస్తారు కద మ్యామ్ నేను అడిగితే ఇవ్వనని డైరెక్ట్ ఫేస్ మీదె చెప్పేస్తారు మీరంటే కొంచెం రెస్పెక్ట్తో ఏదో ఒకటి ఆలోచిస్తారు కద మ్యామ్ కొంచెం మీరు అడిగి చూడండి మ్యామ్ లేకుంటే వేరే వాళ్ళనైనా సీట్ అయినా ఎక్స్చేంజ్ చేయ్యండి మ్యామ్ ప్లీజ్ నన్ను కొంచెం అర్థం తీసుకోండి మ్యామ్ నాకసలే బస్సు పడదు మ్యామ్ ఆల్రెడీ నేను లెమన్ పెట్టుకునే వచ్చాను అయినా ఐ కాంట్ కంట్రోలింగ్ మై వామిటింగ్స్ ప్లీజ్ మ్యామ్ ఇప్పటి వరకు కొంచెం అర్థం చేసుకోండి మ్యామ్ తను కాకుండా వేరే వాళ్ళనైనా కొంచెం అడిగి చూడండి కద మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్